హలో మంగా ఎలా ఉన్నావు బాగున్నాం మంగ ఏ చాన రోజులు అయింది కదా కాల్ చేయక అని చెప్పి చేసినా అలా ఏమీ లేదు లేమ్మా మరి నువ్వేం చేయలేదో మనిషి అన్నాక ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటారా ఎలా ఉన్నారు పిల్లలు అందరూ బాగున్నారా మీ ఆరోగ్యం ఎలా ఉంది ఇప్పుడు మా పిల్లలకి ఏ బాగానే ఉన్నారులే గానీ నీ ఆరోగ్యం ఎలా ఉంది

టిఫిన్ అయింది కూర్చున్నాం ఇంకా వంట స్టార్ట్ చేయలేదు మధ్యాహ్నానికి నీవి అయినాయా వంటలు పొద్దునే చేసి కూర్చుంటావు

ఏం లేదు పిల్లలు కొంచెం పెద్దగా అయినారు కొంచెం ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాం కదా అని సొంతిల్లు కొందాం అనుకుంటున్నాం నీకైతే బాగా అవగాహన ఉంటుంది కదా అని ఫోన్ చేసా

ఇద్దరం అనుకున్నాం అదేలే మా ఆయన అయితే వెంచర్ అందాం అనుకున్నాడు కానీ ఈ వెంచర్లో ఏంటంటే మనకి బాగానే పిల్లలకి ఆడుకోవడానికి విశాలంగా ఉంటుంది నిశ్శబ్దంగా ఉంటుంది బాగుంటుందిలే కానీ అర్జెంటుగా ఏమన్నా కావాలంటే ఇబ్బంది అవుతుంది కదే కరక్టే మా ఆయన కూడా అదే అన్ మా ఆయన కూడా అదే కావాలి అంటున్నాడే కాకపోతే ఇప్పుడు సడన్గా పిల్లలకి ఏదైనా కావాలి అంటే ఈ షాప్స్ ఉండవు కదా జనరల్ స్టోర్స్ ఇవన్నీ కొంచెం పోవాలి కదా దూరం ప్రతిసారి అన్ని వియో ఏదో ఒకటి మిస్ అవుతుంది అర్జెంటుగా కావాలి అన్నప్పుడు చుట్టాలు సడన్గా వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది కదే ఫెసిలిటీస్కి లొకేషన్స్ ఎక్కడెక్కడో చెప్పు ఒక మా ఆయనతో అయితే ఓ మాట మాట్లాడి రేపు వస్తా ఆఫీస్కి అవునా నేను మా ఆయనతో ఈరోజు మాట్లాడి రేపు ఆఫీస్కి వచ్చి మాట్లాడతానులే సరేనే మరి నేను రేపు వస్తాను ఆఫీస్కి సరే